నా వంటల్లో నేను వాడే పదార్థాలు ఏంటంటే ఇప్పుడు చికెన్ ఫ్రై చేసినప్పుడు కస్తూరి మేతి అనేది వాడుతూ ఉంటాను దాని వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది టేస్టే కాదు ఫ్లేవర్ ఇంపార్టెంట్ కదా అది మనం రెస్టారెంట్లో చేసిన ఫ్లేవర్ లాగా వస్తుందన్నమాట అలాగే ఇంకొకటి ఏంటంటే ఒక దోస పప్పు అనేది కూడా నానబెట్టి చికెన్ గ్రేవీ కోసం వాడుతూ ఉంటాను అలాగే ఇంకా మనము బిర్యాని చేసుకుంటాం కదా అందులో ఒక బిర్యానీ స్పైసెస్తో పాటు ఒక నల్ల మరాఠీ మొగ్గ అనేసి అంటే అదొక టైప్ ఆఫ్ మొగ్గ అనమాట అది అక్కడక్కడ దొరుకుతుంది కానీ అన్ని చోట్ల దొరకదు అది నేను ఏంటంటే ఎగ్జిబిషన్ పెట్టారు కదా అక్కడ నేను చూసినప్పుడు అది బిర్యానీలో వేసుకునేదంటే ఒకసారి వేసి చూద్దామనేసి అది ఇంటికి తెచ్చుకున్నాను అనమాట నేను ఎప్పుడూ చేసే బిర్యానీ కన్నా నేను అది వేసి మనము చేసినప్పుడు అదొక రెస్టారెంట్ స్టైల్ వాసన అనమాట ఆ ఫ్లేవర్ స్మెల్ ఇంకా మంచిగా వచ్చింది ఆ బిర్యాని కూడా నేను ఇప్పటికీ అది ఎక్కడ దొరుకుతున్న సరే ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటాను మాకు మోస్ట్లీ అయితే ఆన్లైన్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది ఆ బిర్యానీలో వేయటం వల్ల నాకు చాలా బాగా అనిపించింది అలాగే గసగసాలు పాయసం అనమాట ఇది నాకు తెలీదు మా ఫ్రెండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ బ్రాహ్మిన్స్ ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి ఎలా చేయాలి అనేది ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాకు చేసి ఇచ్చింది అనమాట అప్పుడు నాకు చాలా బాగా నచ్చింది అది ఆ ఫ్లేవర్ ఎందుకంటే ఆ గసగసాల్లో ఉన్న ఫ్లేవర్ అస్సలు ఉండదనమాట అందులో కానీ ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంది అది ఎలా చేయాలి ఏంటి అంటే తను చెప్పింది అనమాట అప్పుడు కూడా నేను అది గసగసాలు వేసి పాయసం చేయటం అనేది నేర్చుకున్నాను